నేను ప్రతిరోజు క్రీడలకు పొద్దు పొద్దున్నే లేవడం వల్ల ఆ రోజంతా నేను చురుకుగా ఉంటాను చురుకుగా పని చేసుకుంటాను నా పని నేను చేసుకోవడం వల్ల నాకు డిసిప్లిన్ అనేది బాగా పెరుగుతుంది అది కూడా నన్ను ఏకాగ్రతగా ఉంచుతుంది ఆ డిసిప్లిన్ వల్ల అప్పటికీ మనము ఒక సిక్స్టీ పర్సెంట్ సక్సెస్ అయినట్టే మనిషికి డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రీడ వల్ల నాకు అది వచ్చింది నేను ఇంకా క్రీడలు ఆడటం వల్ల నాకు ఏకాగ్రత పెరుగుతుంది బలహీనంగా ఉండను ఎందుకంటే నేను ప్రతిరోజు ఆడాలి కాబట్టి నేను నాకు కావాల్సిన పోషకాలు అన్ని నా కడుపుకు తింటాను అన్నీ తింటాను కాబట్టి నేను క్రీడల వల్ల చాలానే లాభం పొందాను